హలో చెప్పండి చెప్పండి అండి ఓకే అండి అచ్చచ్చా ఓకే అండి ఈ గేమ్స్ అనేవి ఇండోరా ఔట్డోరా అండి ఆల్రెడీ మా అబ్బాయికి అయితే డబ్బులు ఇచ్చి పంపించాను అండి ఇచ్చాడో లేదో తెలియదు ఇంకా ఏమైనా ఇట్లా కొన్ని కనుక్కుంటాను అండి ఇది కొంచెము హార్ష్ గేమ్స్ ఏమైతే ఉండవు కదండీ ఇట్లా దెబ్బలు తగిలే విధంగా అంటే పిల్లలకు కొంచెం

వాళ్ళు చూసుకుంటారా అండి ఓకే అండి ఏరోజు అండి ఇవి కరెక్ట్గా ఏ రోజు అండి ఇది డేట్ కరెక్ట్గా ఏ రోజు అండి కండక్ట్ చేస్తున్నారు మార్చ్ ఫస్ట్కా అండి ఓకే అండి మార్చ్ ఫస్ట్ అంటే ఓసారి చూడాలి అండి మా పిల్లలకి కూడా ఆరోజు ఏమైనా ఉన్నాయా మాకు ఏమైనా చూసుకొని చెప్పాలి అండి

చాలామంది ట్రై చేస్తాను అండి అట్లేమ్ లేదండి దీంట్లో గిట్లా సర్టిఫికెట్ ఇట్లాగా ఇస్తారు అండి గెలిస్తే అచ్చచ్చా రెస్యూములో కూడా ఆడ్ చేసుకోవచ్చా ఓకే ఓకే నైస్ అండి ఫ్యూచర్ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట అదే పిల్ల పిల్ల కూడా ఉందండి పాప కూడా పెడతారా అండి పాప కూడా ఫోర్త్ క్లాసు అచ్చచ్చ ఓకే అండి మరి సరే విజిట్ అవుతాము అండి మేము చెప్తాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి